హలో నమస్తే అండీ అదే అండీ ఇప్పుడు చిత్ తిరుపతి డిస్ట్రిక్ ఉంది కదండీ తిరుపతి జిల్లాలో అక్కడ ఉండే టెంపుల్స్ చూడాలనుకుంటా ఉన్నా నేను అదే ఐ తింక్ తిరుమల ఉంది కదండీ మా ఫ్యామిలీతో పాటి అవునండీ మా ఫ్యామిలీతో పాటి టెంపుల్ని దర్శించుకోవాలనుకుంటా ఉన్నాను దానికి ఎంత అమౌంట్ అవుతుంది అలానే అక్కడ రూమ్స్ అన్నీ అవైలబుల్లా ఉంది ఆ ప్రైసెస్సూ అవంతా చెప్పాలండీ చెప్పగలుగుతారా మాది ఇటు సైడ్ అండీ కర్నాటక సైడు తెలిసిన వాళ్ళు అవునండీ తెలిసిన వాళ్ళు మిమ్మల్ని నంబర్ ఇచ్చారు ఇలా మీరు తగ్గిచ్చి వాళ్ళకు తెల్సిన రిలేటివ్స్ అంట కదా మీరు అలా వాల్ పక్కన వాళ్ళు నంబర్ ఇచ్చారు మాకు సో అలా దానివల్ల మీకు కాల్ చేస్తున్నాము అవునా అదే అండీ బస్సెస్లో అయితేనా కార్ అలా బుక్ చేసుకునే క్కాదా అండీ అదే అండీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు అలానే చిన్న పిల్లలున్నారు అవునా అదే అండీ మాకంతగా తెలీదు అది తెలుగంతగా మాకు మట్లాడేది కొంచెం కొంచమే వస్తుంది నేనైతే మట్లాడగలుగుతాను మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికీ తెలుగు రాదు దానివల్ల మీరు కొంచెం దగ్గరుండి అట్లా టెంపుల్ని చూపించినట్లైతే మేమూ హ్యాప్పీగా ఫీల్ అవుతాము ఎంత అమౌంట్ అవుతుందండీ మీరి తీసుకెళ్ళి చూపియాలి అన్నట్లైతే ఎంత అవుతుంది అవునా పదివేలవుతుందా పర్లేదండి ఎంత ఖర్చైనా పర్లేదు మాకన్నీ దగ్గరుండి చూపిస్తే చాలండీ సరే అండీ లేదండీ థ్యాంక్స్ అండీ అదే రూమ్స్ అంతా మీరు దగ్గరుండి చూపిస్తా అంటున్నారు కాబట్టి ఇంకేం లేదండీ థ్యాంక్స్ అండీ